హలో బాలాజీ హోమ్ అప్లయెన్సా మాకు ఒక ఏసీ ఒకటి డైనింగ్ టేబులు ఒక ఫర్నిచరు గ్రైండరు కూలరు ఇంకా వా వాషింగ్ మిషను టీవీ ఫ్రిడ్జి ఇవి అన్నీ కావాలండి ఎంత అవుతుంది కొటేషన్ ఇస్తే ఆఫరు ఆఫర్స్ ఏమన్న ఉన్నాయా ఎంతకు ఇస్తారు ఎంత ఆఫర్ ఎంత వస్తుంది ఒక లెక్క వేసి చెప్పండి సరే సార్ సరే నేను రేపు వచ్చి కలుస్తాను సార్ అది డబ్బులు చెప్పాడు ఒక లక్ష ఎనభై వేలు సరే సార్ సరే సార్ ఉంటాను